నాకు గుర్తున్న తేదీలు ఏంటంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు అండి ఇంకొకటి రొండు పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నాలుగు ఆరు రెండు వేల ఎనిమిది ఐదు ఐదు రెండు వేల పదిహేడు ఆరు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది